నమస్తే అండి రియల్మీ నైను ఫైవ్ జీ విత్ కొత్త సెల్ ఫోన్ వచ్చింది అంట కదండి మా పిల్లలు చెప్పారు అది ఎలా ఉంటుంది అని కనుకుందామని వచ్చాను నేను నేను వాడతాను ఫోన్ కాల్స్కి వీడియో కాల్కి మామూలుగా యూట్యూబ్ అన్నీ చూసుకుంటాను అండి ప్రోగ్రామ్స్ కొన్ని చూస్తాను

పదిహేడు వేలు అండి ఫోను కెమెరా కెమెరా ఫీచర్స్ ఎలా ఉంటాయి అండి

సరే మంచిది కదా సరే అండి అయితే ఈ ఫోను తీసుకుంటాను అండి నేను ఉంటాను పదిహేడు వేలు అండి పదిహేడు వేలు అని చెప్పారు కదా ఈ ఫోన్ తీసుకుంటాను